చెప్పండి ఏ రకమైన చెప్పులు కావాలండి మీకు ఉన్నాయండి హీల్స్లో ఏమైనా ఏమంటారు ఏమైనా వేరే ఇంకా హీల్స్ అంటే ఎలాంటి బ్రాండ్లో అలాంటివి కావాలా ఒకసారి ఇవి చూడండి ఎంత ప్రైస్లో కావాలి మీకు ఆ ఇవి చూడండి ఒకసారి మీకు ఎలాంటి కలర్స్ కావాలి అలా ఉన్నాయండి ఒక్క నిమిషం నేను తీసుకొస్తాను ఒకసారి చూడండి ఇవి ఓకే మేడమ్ ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి ఉన్నాయి మేడమ్ అందులో కూడా ఏమైనా కలర్స్ కావాలా ఓకే అండి చూడండి ఇలాంటి టైప్స్ అయితే ఉన్నాయి సరే చూడండి మీరు ఉన్నాయి మేడమ్ చూడండి ఇవే ఇప్పుడు అన్ని మోడల్స్ అన్ని సిమిలర్ కొంచెం డిజైన్ వేరే ఉంది కదండీ చెప్పండి ఉన్నాయి మ్యామ్ ఆ చూడండి ఇవి తీసుకోండి మ్యామ్ మీకు చాలా బాగుంటాయి చెప్పాలి ఇదే మీ మీరు ఇదే కలర్ అడిగారు కదా మీకు ఇంకా ఏం మోడల్స్ ఓకే అండి ఇవి దొరికాయి చూడండి ఒకసారి ఇవి బాగుంటాయి మీకు ఒకసారి చూడండి మీ సైజ్ ఎంత అండి ఎయిటా ఇది కరెక్ట్ ఫిట్ అవుతాయి ఒకసారి చూడండి కొత్తవి అంటే ఇంతే ఉన్నాయి మ్యామ్ మా దగ్గర ఏ కలర్ కావాలి మ్యామ్ మీకు ఒకసారి చూడండి మ్యామ్ నార్మల్ బేబీ పింక్లా కావాలా ఇంక ఏ కలర్ కావాలండి అందులో లేవు మ్యామ్ ఒకసారి ఇవే ఉన్నాయి మా దగ్గర ఇప్పుడైతే బ్లాక్వి తీసుకుంటారా ఇది కొంచెం బాగుంటాయి ఓకే అండి తీసుకుంటారా ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే అండి థ్యాంక్ యూ